ఉంది నేను ఎక్కడైనా గీతల పోటీలు పెడుతున్నారు అంటే చాలు అందులో నా పేరు ఉండాల్సిందే పేరు ఇచ్చాక మొదటగా నేనే రావాలని అనుకుంటాను ఎ ఎప్పుడైనా ఏమైనా గీతల పోటీలు పెడితే చాలు దానికన్నా ముందే నేను వేస్తూ మా స్నేహితుల స్నేహితులకి చూపించుకుంటూ అందులో ఏమైనా పొరపాటు ఉన్నాయేమొ అనుకుంటు చూపించుకుంటూ ఉంటాను అయితే ఒకరోజు మా హాస్టల్లో అప్పటికప్పుడే అనుకోకుండా గీతల పోటీలు పెట్టారు అప్పటికి నేను పడుకుని ఉన్నాను ఆరోగ్య సమస్య సరిగా లేకుండా ఉండింది అప్పటికి నేను పడుకునే దా పడుకునే సమయంలో మా మేడం వారు పిలిచి గీతల పోటీలు పెట్టారు మా స్నేహితులు స్నేహితురాలు పిలిచారు నన్ను పోయి వెయ్యి పోమని నాకు ఇష్టం లేకున్నది నచ్చినట్టు వేసుకుని వచ్చాను ఏదో అలా వేసాక ఇవ్వద్దనుకున్నాను ఎందుకంటే చాలామంది వేసారు నేను ఒక్కదాని కాదు అందులో నాదిఏడోస్తదిలే నాకు అయినా నచ్చినట్టు నేను వేసానని ఇవ్వకుండా రూమ్లోకి వచ్చేసాను మా స్నేహితురాలు నన్ను తిట్టి తీసుకుని పోయి మేడంకి ఇచ్చారు మేడంకి ఎందుకు ఇచ్చావని నేను తనని తిట్టాను తిట్టాక అయిపోయిన తర్వాత నా నేను వేసిన బొమ్మని రెండవగా పిల్ బహుమతిగా పిలిచారు నేను చాలా సంతోషపడ్డాను మా స్నేహితురాలిని తిట్టానని బాధపడ్డాను అందరూ సంతోషించారు నాకు సెకండ్గా బహుమతిగా ఇచ్చారని